వార్తల్లో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను తగినంత చూపుతారని అనుకుంటున్నారు అనుకుంటున్నారా మీడియాలో మాట్లాడని అంశాలు ఏమైనా ఉన్నాయా అవునండీ ఉన్నాయి చాలానే ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ శాతం ఏంటంటే నీటి కొరత ఉంటుందండి అంటే నీళ్ళు ఒక అంటే ఇప్పుడు మిషన్ భగీరథ వచ్చినప్పటి నుంచి టీఎస్ మిషన్ భగీరథ వచ్చినప్పటి నుంచి పర్లేదు బాగానే వస్తున్నాయి నీళ్లు కాకపోతే అవి ఏ టైంకి వస్తాయి ఏ టైంకి వస్తాయి అని అన్నది అన్నట్టు ఒక క్లారిటీ తెలీదు రెగ్యులర్గా వస్తాయి అని చెప్పేసి అంటున్నారు కానీ అవి సరిగ్గా రావట్లేదు అండ్ కరెంట్ విద్యుత్తు కూడా సరైన టైంలో మెయిన్ మెయిన్గా నైట్ టైంలో తీసేయడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది తర్వాత ఇవ్వన్నీ మీడియాలో మాట్లాడరు అండి తర్వాత రోడ్లు అనేవి అస్తవ్యస్తంగా ఉండడం అండ్ ఇక్కడ ఉపాధి చాలా తక్కువ ఉంటుంది గ్రామీణ ప్రాంతాలలో ఎందుకంటే ముందు గ్రామీణ ప్రాంతాలలో రైతులు పొలం పని చేసుకుని బతికే వాళ్ళు బట్ ఇప్పుడు పొలం పనిచేయడానికి అంటే ఏం పనులు ఎక్కువ ఉండట్లేదు ఎక్కువ శాతం మెషిన్స్ ఏ యూజ్ చేస్తున్నారు సో గ్రామీణ ప్రాంతాలలో పని అనేది తక్కువైపోయింది ఎట్లా ఏ విధంగా అంటే ముందు నాట్లు వెయ్యడానికి మనుషులు ఉండేవారు కలుపులు తీయ్యడానికి మనుషులు ఉండేవారు మనుషులు ఉండేవారు వాళ్ళకి చేతినిండా పని ఉండేది అప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే నాట్లు తీసే మెషిన్ వచ్చింది పొలం కోసే మెషిన్ వచ్చింది పొలం కోసే మెషిన్కి పొలం కోసే పొలం కోయడానికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పొలం పొలం కోసి డైరెక్ట్ వడ్లు సపరేట్ చేసే మెషిన్ వచ్చింది అట్లా అంటే మనం సైంటిఫిక్గా ఎదుగుతున్నాం కానీ ఊపాధి అనేది తక్కువ అయిపోతుంది సామాన్య ప్రజలకు అది మంచి మంచి వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది కానీ ఇట్లా సామాన్య ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో చాలా మట్టుకు ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు ఉపాధి లేక ఇంట్లోనే ఉండడం కొన్ని చిన్న చిన్న పనులకు వెళ్ళడం అలాంటివి చేస్తున్నారు